నమస్కారము అండి నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను నా యొక్క సమస్య ఏమిటి అంటే నేను నా విమానయానం విమానయానం యొక్క ప్రయాణంలో నా గమ్యస్థానం చేరుకునేలోపు నా సామాను అక్కడ కొంచెం కనిపించడం లేదు నా సామాను గురించి మీరు కొంచెం నాకు కనిపించటానికి మీరు నాకు సహాయం అనేది చేయాలని అనుకుంటున్నాను నా సామాను గురించి మీకు కొన్ని నా అందులో నా ఆధార్ కార్డ్ నా పాస్పోర్ట్ నా హ్యాండ్బ్యాగ్ కొంచెం స డబ్బు ఇవన్నీ మిస్ చేసుకున్నాను ప్లీస్ నాకు మీరు ఎలాగైనా నా సామాను యొక్క నా సామాను అనేది నాకు తిరిగి అందించాలని కోరుకుంటున్నాను ఈ సహాయం నాకు ఎలాగైనా చేయండి ధన్యవాదములు